మనం బాల్యకాలంలో బాగా అవుట్డోర్ గేమ్స్ ఆడడం వల్ల మనం అందరం పుష్టిగా బలంగా ఉన్నాము దాని ద్వారా మనం కూడా కొంచెం ఇప్పుడు బలంగా ఉన్నాము అవుట్డోర్ గేమ్స్ అంటే కబడ్డీ ఖోఖో వాలీబాల్ షాట్ పుట్ ఇటువంటి గేమ్స్ ఆడడం వల్ల మనం కొంచెం బలంగా ఉన్నాము దాని ద్వారా మనం కొంచెం స్ట్రెస్ ఫ్రీలా ఉంటు ఉన్నాం వాలీబాల్ గిట్లా ఆడితే ఊరికే అటు ఇటు తిరుగుకుంటు ఉండడం వల్ల స్వెట్ రిలీజ్ అవుతుంది అందుకే మనం కొంచెం హెల్దీగా ఉంటాం స్వెట్ రిలీజ్ అయితే మనిషిలో ఉండే స్వెట్ రిలీజ్ అయితే మనం కొంచెం హెల్దీగా కూడా ఉంటాము అందుకే ఎక్కువశాతం అవుట్డోర్ గేమ్స్ ఆడడం ప్రిఫరెన్స్ చేస్తున్నాను మరి కబడ్డీ కబడ్డీలో ఒక్కొక్క ప్లేయరు మంచిగా బలంగా ఉంటాడు కాబట్టి తినడం కూ ఎంత బలంగా తింటే అంత బలంగా ఉంటాడు కాబట్టి మనం కబడ్డీ కూడా బాగా ఆడుతారు వాళ్ళు అందుకే కబడ్డీలో ఆడే వాళ్ళు బాగా పుష్టిగా తింటారు దాని ద్వారా కొంచెం ఎనర్జీ వస్తుంది వాళ్ళు ఎంత ఎనర్జీ వాళ్ళు ఆడితే అంత ఇమ్యు బలం వస్తుంది కాబట్టి బాగా ఆడతారు దాని తర్వాత మళ్ళీ కుక్కొ కుక్కోలో ఊరికే రన్నింగ్ బాగుంటుంది కాబట్టి రన్నింగ్ ద్వారా హెల్దీ బెనిఫిట్స్ బాగుంటాయి రన్నింగ్ ద్వారా స్వెట్ పోతుంది ఫాట్ మొత్తం అన్నీ రిలీజ్ అయిపోతుంది కాబట్టి ఎక్కువశాతం ఖోఖో ఆడవచ్చు ఖోఖో ద్వారా ఒక్కోక్కరు ఒక్కోలాగా ఉంటారు ఎక్కువ శాతం బక్కగా బాగా పొడవు పొడుగు ఉండేవారు బాగా ఆడతారు ఎందుకంటే వాళ్ళు ఎటుపడితే అటు అల్కాగా ఉరుకుతారు లేస్తారు కాబట్టి కొంచెం ఫ్రీగా ఆడతారు మరి ఇప్పుడు అస్సిమల్ దాని తర్వాత ఖోఖో కబడ్డీ ఇట్లాంటి గేమ్స్ దాని ద్వారా మనకు కొంచెం హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ కాలం పిల్లలు ఎవరైనా ఫ్రీ ఫైర్ పబ్జి ఆడుతారు కాబట్టి కొంచెం బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఫ్రీ ఫైర్ క పబ్జి ఎట్ల ఆడుతారో అట్లనే బయట ఆడి కొంత ఇ ముగ్గురు చాల మంది పిల్లలు చచ్చిపోయారు అందుకే కొంచెం ఆన్లైన్ గేమ్స్ ఆఫ్ చేసి బయట అవుట్డోర్ గేమ్స్ గిట్లా ఆడితే కొంచెం ఎనర్జీగా ఉంటుర్రు అందుకే మనం ఎక్కువ అవుట్డోర్ గేమ్స్ ఆడాలి కబడ్డీ అయినా వాలీబాల్ అయినా ఖోఖో అయినా షాట్ పుట్ అయినా లాంగ్ త్రో అయినా హై జంప్ అయినా లాంగ్ జంప్ అయినా ఇటువంటి ఆడితే మనం ప్రతి ఒక్క మనిషి చాలా సంతోషంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు ఎందుకంటే వాళ్ళకు హెల్త్ బెనిఫిట్స్ బాగా ఉంటుంది అందుకే మనం బాగా ఆడాలి అవుట్డోర్ గేమ్స్ అందుకే ఎందుకంటే మన ఇండోర్ గేమ్స్ ఆడితే ఇరవై నాలుగు గంటలు అదే ఫోన్లో అన్న మనం ఫోన్ లో ఎక్కువ శాతం మఖం పెట్టి ఆడతాం కాబట్టి ఐ ఇన్ఫెక్షన్ హ్యాండ్కు హ్యాండ్ షివరింగ్ గేమ్స్ ఇలాంటివి అవుతుంది హెల్త్ బెనిఫిట్స్ ఉండేవి హెల్త్ డిఫెక్ట్ అవుతుంది అందుకే మనం కొంచెం పుష్టిగా తినడం ఇట్లా ఏమి ఉండదు ఇరవైనాలుగు గంటలు అవే గేమ్స్ ఆడుకుంటు ఎట్లా చేస్తుర్రో ఫ్రీ ఫైర్ పబ్జీలో ఎట్లా ఆడతారో అట్లనే బయటకు వచ్చి బాగా మంది పిల్లలు కూడా ఆడుతారు అందుకే వాళ్ళ కొంచెం బ్రెన్ ఇంక ఖరాబ్ అవుతుంది అందుకే ఫోన్లు గిట్లా కొంచెం తక్కువ వాడి ఫ్రీ ఫైర్ పబ్జీ అవన్నీ డిలీట్ చేసి నార్మల్ స్టడీ పర్పస్కు మొబైల్ వాడుకుంటు అవుట్డోర్ గేమ్స్ ఆడితే ప్రతి ఒక్క అబ్బాయి చాలా హెల్తీగా ఉంటాడు అందుకే ఎక్కువ శాతం అవుట్డోర్ గేమ్స్కి ప్రిఫరెన్స్ ఇస్తాను అవుట్డోర్ గేమ్స్ అవి కూడా ఎస్పెషల్లీ కొన్ని ప్రీ ఫైర్ పబ్జీ కబడ్డీ అట్లాంటివి ఏదో కొంచెం హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి స్వెట్ రిలీజ్ అవుతుంది కాబట్టి మనం చాలా హెల్దీగా ఉంటాము ప్రీ ఫైర్ పబ్జీ ఇట్లా ఆడకుంటు ఉంటే మనం కొంచెం కొంచెం హెల్దీ అన్ హెల్దీగా ఉంటాము అందుకే బ్రెయిన్ మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది బికాస్ హెల్త్ బెనిఫిట్స్ అంటే అవుట్డోర్ గేమ్స్ చాలా మంచిగా ఉంటాయి దాని ద్వారా మనం కొంచెం హెల్త్ బెనిఫిట్స్ బాగా ఉంటాయి